హలో ఏసీ మెకానికా అండి మా ఇంట్లో ఎసీ పనిచేయట్లేదండి టూ డేస్ నుండి ఏరకంగా అంటే కూలింగ్ రావట్లేదు

ఏంలేదు ఏంలేదు సార్ కరెంటొచ్చి పోవడం వల్ల కూలింగ్ రావట్లేదు ఒకే సార్ అలాగే మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా పని చేయట్లేదు సార్ ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా కూల్ అవ్వట్లేదు సార్ ఇది కూడా త్రీ టూ డేస్ నుండి పనిచేయట్లేదు కరెంట్ వచ్చి వెళ్ళినప్పుడి నుండే పనిచేయట్లేదు సార్ కూల్ అయ్యేటప్పుడు సౌండ్ వచ్చేది ఇప్పుడు కూల్ కావట్లే కాబట్టి సౌండ్ రావట్లే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కాదు అంటే మేము ఎక్కువ హైలో పెట్టుకోము లో లో పెట్టుకుంటాం కాబట్టి నార్మల్గా కూలింగ్ అంతే మాకు ఎంత కావాలో అంతే

ఏం లేదండి కరెంట్ వచ్చి పోవడం వల్లనే ఇది కూల్ అవ్వట్లే ఏమో ఇగ అదంతా ఏ తెలియదు మీరు చూస్తే గానీ మేమేం చెప్పలేం అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు రాగలుగుతారు సార్ మీరు ఎగ్సాక్ట్లీ మేము అంటే మేం గూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా టూ డేస్ అంటే కష్టం కదా సార్ ఇప్పుడు ముందే ఎండలు ఎట్లున్నాయి అదే తొందరగా వీలైనంత తొందరగా వస్తే మాకు ఏసీ గానీ మాకు ఫ్రిడ్జ్ గానీ ఒకే ఒకే ఒకే త్యాంక్ యూ సార్